నిజంగా శక్తికరమైన ప్రశ్న నాకు అయితే యోగాని అభిరుచి చేసుకోవడానికి నిరిష్టంగా ఎవరో కారణం కాలేదు అనుకోండి కానీ యోగా గురించి తెలుసుకున్నప్పటి నుంచి దాని ప్రయోజనాలు మనసు శరీర సమస్య సామర్థ్యం నన్ను ఆకర్షించాయి యోగా అనేది కేవలం వ్యయం మాత్రమే కాకుండా ఆత్మశరీర మనసు మధ్య సాధించడానికి గొప్ప సాధనం ఈ క్రమంలో పతాంజలి యోగా సూత్రాలు ప్రాణాయామం దయలాంటి అంశాల శక్తి పెంచాయి ముఖ్యంగా యోగా అనేక మందికి మానసిక ప్రశాంతతను ఆరోగ్యాన్ని అందించగా తెలుసుకోవడానికి నాకు ఎంతో ప్రేరణ ఇచ్చింది